హలో డాక్టర్ గారు ఉన్నారా మా అమ్మయికి ఊరికే మోషన్స్ అవుతున్నాయి ఫుడ్ మోషన్స్ అవుతున్నాయి అదేంటి సెర్లాక్ తినట్లేదు వామిటింగ్ చేసుకుంటుంది టానిట్లు వేస్తున్నాను ఆమె సెర్లాక్ తినిపిస్తే వామిటింగ్ చేసుకుంటుంది పాలు పైపాలు తాగట్లేదు మోషన్స్ అవుతున్నాయి ఊరికే ఎట్ల పెట్టలి సెర్లాక్ అమ్మాయి చిన్న పాప కదా అకుకురలు ఎట్లా ఏంటి డాక్టర్ గారు వామిటింగ్ చేసుకుంటుంది అచ్చా

అచ్చా మా అమ్మాయికా అది కొంచెం మోషన్స్ ఫ్రీగా ఏంటి డాక్టర్ గారు మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి టానిక్లు మంచి టైంకు వాడమంటారా అచ్చా అచ్చా అచ్చా ఎప్పుడు సండే రోజు ఉంటురా మీరు మండే రోజు రావాలా ఓకే ఎప్పటినుంచి ఎప్పటివరకు ఉంటుంది డాక్టర్ గారు మీరు అచ్చా ఓకే సరే డాక్టర్ ఉంటాను